నమస్కారం అమ్మ రండి కూర్చోండి దినేష్ అండి మీరు చెప్పండి

నాలుగు రోజులు అండి మీరూ ఈ టైంలో పెట్టుకోవడం అనేది కా కొంచెం కరెక్ట్ కాదండి అంటే ఇలా అంటున్నాను అని ఏం అనుకోకండి కాకపోతే మీ అబ్బాయి ఒకసారి పిలుస్తాను అండి మీకా అటెండర్ ఎయిత్ క్లాస్ క్లాస్ టీచర్ను ఒకసారి రమ్మను ప్రోగ్రెస్ కార్డులు పట్టుకొని నేను వెళ్ళడం తప్పు అనట్లేదండి ఈ టైంలో అంటే మీ అబ్బాయికి వచ్చే వారం పది రోజుల్లో క్వాటర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి అని తెలుసా అండి మీకు ఏం లేదండి మీ వాడు ఇది చూడండి ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది అసలూ శరణన్ ఇది చూడండి మీ వాడు మొన్న జరిగిన యూనిట్ టెస్ట్లోనే సరిగా మార్క్స్ తెచ్చుకోలేదు మీరు ఇలాంటి ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చినప్పుడు ఇలాంటి బయటికి వెళ్దాం అన్నట్టు తీసుకెళ్తే మీ వాడిది ఇంకా తగ్గిపోతుంది మీ వాడు ఇప్పుడికే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడు కొంచెం బాగా చదువుతున్నాడు మీరు ఈ టైంలో కొంచెం గ్యాప్ ఇచ్చారంటే మీ వాడి ఎగ్జామ్స్ మీద దెబ్బపడతది అది నేను చెప్పేది అదే అంతకుమించి అదే మీరు ప్రస్తుతం ఇంటి దగ్గరన్న చదివిస్తున్నారా అండి ఏంటంటే మీరు కనీసం ఒక మా ఇంటి దగ్గరకి వచ్చిన తర్వాత కనీసం ఒక గంట అన్న చదివించాలండి మీరు మేం స్కూల్లో ఎంత చదివించిన కాని వాడు ఇంటి దగ్గర దాన్ని తిరిగి మళ్ళీ చదివితే తప్ప వాడికి అది గుర్తుండదు అంటే ఇప్పుడు మీ మీకు మేం చెప్పిన చెప్పకపోయిన మీరు తీసుకెళ్తారు అంటే మా తప్పనట్లేదు నేను ఇస్తాను పర్మిషన్ ఇస్తాను తీసుకెళ్ళండి కాకపోతే మీ వాడు ఎగ్జామ్లో మార్కులు తక్కువ అయ్యాయి అని మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చి అడగకూడదు ఎందుకంటే మీరే తీసుకెళ్తున్నారు కాబట్టి మీరే ఇంటి దగ్గర ఉండి చదివించుకోవాలి అక్కడి నుంచి వచ్చాకైన కాని మీ వాడిని ఇంటి దగ్గర వచ్చి ఉండి చదివించాలి మీరే మార్క్స్ తక్కువ వచ్చినాయి మళ్ళీ అది ఆ టీచర్ మీద కాని మా మీద కాని రాకూడదు తప్పు అనేది నింద అనేది అంటే ఏం లేదు అండి మీరు తప్పులేదు అందరు వెళ్తున్నారు అని చెప్తున్నారు కాకపోతే ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇలాంటివి మీ పిల్లల దగ్గర చెప్పకండి అది మేం మేం తీసుక వెళ్ళొదు అని చెప్పట్లేదండి తీసుకువెళ్ళండి అదే విధంగా చ చదువు ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించండి దగ్గర కూర్చోబెట్టి మీరు లేకపోతే మన అమ్మ గారు ఎవరో ఒకళ్ళు శ్రద్ధ తీసుకుంటే గనుక మీ వోడు మంచిగా ఉంటాయ్ మార్కులనేవి సరే అండి నేను చెప్తానులేండి కొంచెం ఒక లెటర్ రాసి మా ఆ అబ్బాయి చేత రేపు క్లాస్ టీచర్కి ఇవ్వండి సరిపోతుంది ఒక లెటర్ ఇవ్వండి